నేను వచ్చి ఉద్యోగం తాలూకు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నాను అంటే నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అవ్వాలి అన్నది ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీ లో ఒక మంచి పొజిషన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అవ్వాలనేసి దాని గురించి కృషి చేస్తున్నాను నేను సిలీనియమ్ టెస్టింగ్ అని ఒక కోర్స్ కూడా చేశాను నాకు టెస్టింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ టెస్టర్ గా అన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అన్న ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీ లో సెటిల్ అవ్వాలి అనేదే నా కెరియర్ కెరియ ర్ తాలూకు భవిష్యత్తులో నా డ్రీమ్ ఇదే అనమాట ఎందుకంటే నేను ఎం బిఎస్సి తర్వాత నాకు జాబ్ వచ్చింది బ్యాంగ్లూరులో మా నాన్న గారి ఫ్రెండ్ వచ్చి పిలిచారు అనమాట కానీ పీజీ ఉంటే ఇంకా ఒక అత్యంత స్థాయి స్థాయికి వెళ్లొచ్చు అని చెప్పేసి నేను ఎంసీఏ చేశాను ఎంసిఏ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫైనల్ సెమిస్టర్ దాక నేనే కాలేజ్ టాపర్ ని అనమాట నా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు క్యాంపస్ డ్రైవ్ లేదు ఉనున్నా నేను ఈపాటికి ఒక మంచి ఎంఎన్సి కంపెనీ లో సెటిల్ ఉంటాను తర్వాత బయట వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యాను చిన్న చిన్న జాబులు చేస్తూ ట్రై చేస్తూ ఉన్నాను తర్వాత మ్యారేజ్ ఇవన్నీ అయిన తర్వాత కూడా మా హస్బెండ్ సపోర్ట్ మేరకు నేను టెస్టింగ్ సైడ్ వెళ్లాలనేసి సిలీనియం టెస్టింగ్ కోర్స్ చేశాను ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్న బాబు చిన్న పిల్లోడు కాబట్టి భవిష్యత్తులో నేను ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీ లో ఉద్యోగం చేయడం అనేదే నా నా తాలూకు భవిష్యత్తు మీద దాని గురించి ఫోకస్ చేస్తున్నాను తప్పకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీ లో సెటిల్ అవుతాననే నమ్మకం నాకుంది